నేను స్కూల్ లో ఉన్నప్పుడు ఎక్కువగా మ్యాథమెటిషన్ శాస్త్రవేత్తల గురించి ఎక్కువగా తెలుసుకునేవాడ్ని అందులో నాకు రామానుజన్ గారంటే నాకు చాలా ఎక్కువ ఇష్టం ఎందుకంటే ఆయన మ్యాక్స్ లో చాలా టాపర్ ఇంకా కొత్త కొత్త థిరీస్ కొత్త కొత్త ఈక్వెషన్స్ అన్ని కనిపెట్టేవారు ఆయన ఎంతో ఇన్స్పిరేషన్ గా ఉండేవాళ్ళు అలాగే అతను చాలా యంగేజ్ లోనే మరణించడం జరిగింది థర్టీ టూ ఈయర్స్ ఆ ఏజ్ లో ఆయన ఇంగ్లాండు వెళ్లడం ఆయన న్యూటన్ చదువుకున్న యూనివర్సిటీ లోనే ఆయన కూడా థీరీస్ ప్రపోజ్ చేయడం ఇటువంటివన్ని చేశారాయన చెప్పాలంటే ఆయన ఒక కారణజన్ముడు అనుకోవాలి నిజం చెప్పాలంటే ఆయన నాకు ఇన్స్పిరేషన్ జీవితంలో